ఇప్పుడే ఈత నేర్చుకో ప్రారంభిస్తున్న వారికి అసలు ఈత నేర్చుకున్న వాళ్ళు సలహా ఏమిటంటే వాళ్ళు చాలా ఫస్ట్ మైండ్ స్ట్రెస్ లేకుండా ఉండాలి వాళ్ళు ఇలా అని ఫస్ట్ సొరకాయ కట్టుకొని చేయాలి లేదా కెన్ కట్టుకొని చేయాలి బావిలో కాకుండా చిన్నబావి చిన్నగా ఉండే దాంట్లో ఫస్ట్ ట్రై చేసిన తర్వాత తర్వాత పెద్ద పెద్ద వాటిలలో స్విమ్ నేర్చుకోవాలి అప్పుడు ఈత సులువుగా నేర్చుకుంటారు